ముఖ్యంగా పశువులకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి ప్రొద్దున ఎన్ని గంటలకు లే వాటిని మేపాలి ఎన్ని గంటలకు వాటిని శుభ్రం చెయ్యాలి ఎన్ని గంటలకు మేత వెయ్యాలి కుడితి ఎన్ని గంటలకు పెట్టాలి అనే అంశంలో కరెక్ట్ ప్రణాళిక అనేది ఖచ్చితంగా పాటిస్తేనే అవి ఆరు నెలల దాకా కరెక్ట్గా పాలు ఇస్తాయి ఆలు న ఆరు నెలలు దాటిన తరువాత కొన్ని కొన్ని ఇస్తాయి కొంచెం తగ్గు మొఖం బట్టి కొన్ని కొన్ని ఇస్తాయి కొన్ని కొన్ని తక్కువ ఇస్తాయి దాదాపు ఆరు నెలలు దాటిన తరువాత తక్కువే ఇస్తాయి వాటికి ముఖ్యంగా అన్ని రకాల అన్ని చిరు ధాన్యాలతో నిండిన దానా వెయ్యడం ముఖ్యంగా తవుడు ఎక్కువ వేస్తే పాలు ఎక్కువగా ఇస్తాయి మనం తినే ఆహార పదార్థాలు టిఫిన్స్ కూడా అందులో వేసుకోవచ్చు వండిన వండినివి ఎక్కువ అయినవి కూడా ముఖ్యంగా చొప్ప అలుక్కోవాలి ప్రత్యేకంగా బర్రెలకు పశువులకు ఎలాంటి పశువులకైనా ప్రత్యేకమైన సొప్పు ఉండాలి ఆ చొప్ప పూసి ఖచ్చితంగా ఎంతో కొంత పచ్చి గడ్డి పచ్చి గడ్డి కావచ్చు చొప్ప కావచ్చు వేస్తేనే అవి పాలు అదనంగా ఇస్తాయి పాలు నిజంగా తగ్గకుండా మంచిగా ఇవ్వాలి అంటే సొ చొప్ప వెయ్యాలి టైం టు టైం తవుడు ఎక్కువ వెయాలి అట్లా అయితే ఖచ్చితంగా పాలు ఇస్తాయి కానీ మధ్య మధ్యలో లేటుగా మేత వెయ్యడము లేకుంటే మేపుకు రావడానికి లేటుగా విప్పడము టైం మెయింటెయిన్ లేకుండా అట్లా చేస్తే మాత్రం పాలు తగ్గుతాయి వాటిని శుభ్రతతో చూసుకుంటూ ఎక్కువగా మేత టైం టు టైం ఎండు గడ్డి పచ్చి గడ్డి అన్నీ వెయాలి శుభ్రంగా శుభ్రంగా ఉంచాలి టైం టు టైం వాటిని మనం కనుక టైం టు టైంకి ఎలాగైతే తింటామో మనం ఒక్కొక్కసారి నీరసం మనం టైం లేకుంటే ఒక రోజు మనం తినకుంటే మనం ఆరోగ్యపరంగా ఎలా ఉంటామో అవి కూడా అంతే వాటికి ఇంకా పాాలు ఇచ్చే వాటికి ప్రోటీన్స్ విటమిన్స్ ఉండేవి ఇంకెక్కువ మోతాదులో ఇస్తే అవి పాలు బాగా ఇస్తాయి